ఏమండి నాకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి ఏమండి నాకు క్యాస్ట్ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఇక్కడ ఎవరిని కలవాలండి నా పేరు ప్రశాంత్ కుమార్ అండి అది మా స్కూల్లో స్కాలర్షిప్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోమన్నారు నాకు ఇప్పటివరకు కూడా నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమీ లేదండి నేను కొత్తగా చేయించుకోవాలి అది ఇక్కడ చేస్తారా అండి ఏంటండి అదే స్కూల్లో అడిగారండి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగారండి మా అమ్మగారిది ఉన్నాదండి ఎన్ని రోజులకి వస్తుందండి అంటే నాకు ఒక వారం లోపు కావాలండి అంటే మళ్ళీ నాకు స్కాలర్షిప్కి టైమ్ అయిపోతుందండి అదేనండి ఇప్పుడు మా అమ్మగారిది క్యాస్ట్ ఎప్పటిదోనండి పర్లేదా అండి సరేండి ఫోటోస్ ఏమైనా కావాలంటే ఇంక ఏ మాత్రం అమౌంటు అమౌంట్ ఏమైనా అవుతుందా అండి రేపు పొద్దున్న ఎన్నింటికి తీస్తారండి సరే అండి అన్నీ తీసుకుని రేపు పొద్దున్న వస్తానండి